హలో పశుపతి సూపర్ మా మార్కెట్ వారా సార్ మాకు కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు కావాల్సివస్తుంది సార్ లిస్ట్ రాసుకోండి సార్ అవును సార్ ఇంటిదగ్గరకి పంపించాలి కొర్ల గుంట మాది దూరము మీరు లిస్ట్ రాసుకోండి సార్ చెప్తాను ఏమేమో మాకు అవసరము సార్ కందిపప్పు రెండు కం కందిపప్పు రెండు కేజీ ఉద్దీపవప్పు రెండు కేజీ మంచి శెనగపప్పు రెండు కేజీ పసుపు ఒక ప్యాకెట్టు నూనె రెండు రెండు లీటరు అలాగే జీలకర్ర మిరియాలు యాభై యాభై గ్రాములు ఉద్దీ పప్పు ఒక మూడు కేజీ అలాగే ఉద్దీపప్పు ఆవాలు ఒక వంద గ్రాములు అలాగే ఇంకా ఇంటికి కావాల్సినవి మంచి నూనె ఒక కాల్ లీటరు శెనగ నూనె ఒక లీటరు ఒక బాస్మతి రైస్ కూడా ఒక రెండు కేజీ రాసుకోండి సార్ అలా సోనా మసూరినే సార్ క్వాలిటీ అయిన రైస్ కావాలి ఒక రెండు కేజీలు రాసుకోండి అలాగే సార్ ఇంకా ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ చెప్తూ ఉంటాను ఉంటాను సార్ మీరు రాసుకుంటూ ఉండండి సెమియా ఒక కేజీ రవ్వ ఒక కేజీ అలాగే వచ్చి ఇంకా ఇంకేం కావాలంటే అదే శెనగ శెనగ పిండి ఒక కేజీ సార్ మైదా పిండి ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ అంతే సార్ ఇవన్ని ఎంతవుతుంది సార్ అమౌంటు పసుపు పొడి వంద గ్రాములు కావాలి సారు ఉప్పు ఒక ప్యాకెట్టు సాల్ట్ ఒక ప్యాకెట్టు అవి ఇచ్చేయండి సార్ అంతా టోటల్ వేసి నాకు అమౌంట్ చెప్పండి ఎంత సరే సార్ మీరు కొర్ల గుంట దగ్గర సర్ డోర్ నంబరు వన్ డ్యాష్ వన్ ట్వంటీ వన్ అక్కడ అపార్ట్మెంట్లో ఉంటాము మీరు పంపించి దగ్గరలో వచ్చి మీరు ఫోన్ చేయండి సార్ మేము లిఫ్ట్ చేస్తాము అమౌంట్ కావాలంటే అక్కడే హ్యాండ్లో ఇచ్చేస్తాము సార్ అలాగే సార్ మంచిది సర్ సరే ఉంటాను సార్ ఎంత సార్ అమౌంట్ సరే సార్ అలాగే సర్ నేను మీ సామాన్లన్నీ తీసుకుని వచ్చి మీరు కాల్ చేశారంటే అమౌంట్ ఇచ్చేస్తా సార్ సరే ఉంటా సార్